మా ఊర్లో రచ్చబండ తీర్పుని నేను నా కళ్ళారా చూశాను అదేంటంటే మా ఊర్లో ఇద్దరు రైతులు ఉండేటోళ్ళు వాళ్ళకి ఆరు ఎకరాల భూమి ఉంది ఇద్దరు అన్నదమ్ములు నాకు ఎక్కువంటే నాకు ఎక్కువ నాకు ఎక్కువంటే నాకు ఎక్కువ అని కొట్లాడుకున్నారు అలా జరగడంతో ఊర్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ వచ్చి రచ్చబండ దగ్గరకు వచ్చి వీళ్ళకి తీర్పు చెప్పిరన్నమాట అది ఎట్లా అంటే వాళ్ళు వచ్చి ఇద్దరు సమానంగా మూడు మూడు ఎకరాలు తీసుకోవాలి అదే న్యాయం అదే ధర్మం అని పెద్దమనుషులు అందరూ చెప్పడంతో వీళ్ళు సరే అనక తప్పలేదు అలా వీళ్ళిద్దరికి న్యాయం జరిగింది అలా వీళ్ళిద్దరి ఎవరి దారి ఎవరి పొలం వాళ్ళు మంచిగా దున్నుకోవడం మంచిగా సాగు చేసుకోవడం మంచి పంట పండించుకోవడం జరిగిందన్నమాట ఇలా వీళ్ళనే కాదు ఊర్లో ఎవ్వరికైనా సమస్య వస్తే రచ్చబండ తీర్పు కోసమే వెళ్తారన్నమాట ఇది పురాతనం నుంచి వస్తున్న సాంప్రన ఇప్పుడంటే న్యాయవాదాలు అలాంటివి ఉన్నాయి కానీ అప్పుడు లేవన్నమాట అప్పట్లో ఓన్లీ రచ్చబండ తీర్పులే ఇప్పుడంటే న్యాయవాది కార్యాలయం అలాంటివి ఏర్పాట్లు చేసుకున్నరన్నమాట శిక్ష అనుభవించాలంటే జైలు ఇప్పుడు ఉంది అప్పట్లో జైలు అట్లాంటివి లేవు ఓన్లీ రచ్చబండ దగ్గరనే వీళ్ళు తీర్పులు తీసుకునేవారన్నమాట అలా ఊర్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ కలిసి వాళ్ళు చెప్పింది నిజమా అబద్దమా తెలుసుకొని దానికి తగిన తీర్పు ఇస్టారన్నమాట దాన్నే రచ్చబండ తీర్పు అంటారు మా ఊర్లో నేను చూసిన తీర్పు అయితే వాళ్ళిద్దరికీ న్యాయం జరిగింది వారిద్దరూ మంచిగా సుఖంగా ఉన్నారు ఇదే పెద్దవాళ్ళు ఇచ్చే తీర్పు అన్నమాట రచ్చబండలో జరిగే తీర్పులు ఖచ్చితంగా న్యాయం ఉంటుంది వారు ఎవ్వరికి అన్యాయం చెయ్యరు